నరసింహస్వామి ఇలాంటి మంచి ప్లేసెస్ మనం ఎప్పుడెప్పుడు కోరుకుంటున్నాం చాలా చాలా బాగుంటాయి ఇలాంటి ప్లేస్ యాదగిరిగుట్ట అనేది చాలా చాలా చరిత్రలో అప్పటినుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అప్పుడు కాలం నుంచి ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్ మనం ఎప్పుడు మిస్ కావద్దు మీరు మా తెలంగాణలో ఒక్కసారి వచ్చి చూడండి చరిత్ర చరిత్రలాగా ఉంటాయి యాదిగిరి గుట్ట అనేది చాలా చాలా చాలా అప్పటికాలం నుంచి యాదగిరిగుట్ట

ఇవాల సరస్వతి లేకపోతే మనం డబ్బులు ఉండవు డబ్బులు ఉంటేనే సరస్వతి మనకు చాలా చాలా బాగుంటుంది ఇలాంటి ఫేసెస్ మీరు ఎక్కడ మిస్ కావద్దు మంచిగా మంచిగా నేర్చుకోవాలి ఆలయం నుంచి మనం ముందుకు సాగాలని మంచిగా బీచ్లు చరిత్రలు మంచిగా మంచిగా ఉండాలి తెలంగాణలో మీరు ఒక్క సందర్శం శిల్పాలు కొన్ని ప్రసిద్ధ ప్రకటనగా అక్షరాలతో మనం గుళ్ళు బీచ్లు

ఇలాంటివి మనకు మంచిగా అలవాటు ఉండాలని ఒక్కొక్క ఒక్కొక్క చోటు ఒక్కొక్క ప్రకృతి ఒక్కొక్క ప్లేస్ వ్యూ చాలా బాగుంటుంది యాదగిరిగుట్ట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వన్ మ్యాన్కి మంచిగా అలవాటు ఉండాలి యాదగిరిగుట్ట బీచ్లు చరిత్రగా మరియు పోచమ్మ కూడా యాదాద్రి యాదగిరిగుట్ట సరస్వతి ఆలయం బాసర ఇలాంటివి మనకు మంచిగా తెలంగాణలో ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్ మీరు ఎక్కడా మిస్ కావద్దని నేను చెబుతున్నాను మంచిగా ప్రకటన కూడా నేను చెబుతు గుళ్ళు బీచ్లు చరిత్రలలో ముందుగా మన భారతదేశంలో ఎన్నెన్నో నరసింహస్వామి అలా ఎన్నెన్నో రకరకాల గుళ్ళు ఉన్నాయి మనం మంచిగా ఉండాలి ముందుకు సాగాలని నేను చెబుతున్నాను మంచిగా యాదగిరిగుట్టకి రండి విజిట్ కండి మంచిగా దర్శనం ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది వీఐపీ దర్శనం ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ మనం ఎప్పుడు మిస్ కావద్దని నేను కోరుకుంటున్నాను మంచిగా వద్దాం అందరం మంచిగా ఉందాం తెలంగాణలో గుళ్ళు బీచ్లు చరిత్రగా ముందుకు సాగాలని నేను చెబుతున్నాను